వంటకాలు కొంచెం రుచి పెరగడానికి ఏదైనా రాసి పదార్థాలు ఉన్నాయి అంటే ఎవరెస్ట్ గరం మసాలా కాని బాదం పౌడర్ కాని కాజు పౌడర్ కాని ఇంకా వెనిగర్ చిల్లీ సాసు సపోజ్ ఇప్పుడు మనం వంకాయ కర్రీ చేద్దాం అనుకున్నామనుకో నార్మల్గా అంటే ఇంట్లో డైలీ చేసుకునే కర్రీస్లా అంటే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి గడ్డ పసుపు ఆయిల్ ఆవాలు జీలకర్ర ఆనియన్ టమాటో నార్మల్గా ఇవి వేసి చేసుకుంటాం ఇంకా కొంచెం దాని టేస్ట్ పెరగాలి బాగుండాలి అంటే పల్లి పేస్టు

సపోజ్ చికెన్ చేద్దామనుకున్నామనుకో ఇంకా టేస్ట్ పెరగడానికి చికెన్ చేద్దామని అంటే ఫస్ట్ అఫ్ ఆల్ చికెన్ నీట్గా కడిగి మేగ్నర్ చేసి పెట్టుకోవాలి లెమను గరం మసాల ధనియాల ధనియా పౌడర్ ఎవరెస్ట్ గరం మసాలాస్ ఉంటుంది బయట నుంచి తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు ఏముంది జీలకర్ర కాని అవి ఇవి వేసి చేసుకోవచ్చు షాజీరా లవంగం ఇలాచీ దాల్చిన చెక్క పువ్వు అలస అనాస పువ్వు అన్ని వేసి గ్రైండ్ చేసుకుంటారు కొంచెం కొబ్బర కొంచెం పల్లీలు అన్ని వేసుకొని గ్రైండ్ చేసుకొని మసాలా వేసుకుంటారు ఆ మసాలా అంతా గ్రైండ్ చేసింది వేసి మ్యాగ్నేజ్ పెడితే ఇంకా కొంచెం టేస్ట్ బాగొస్తది ఎగ్ రైస్ చేద్దామన్న నార్మల్గా ఇంట్లో చేసుకుంటే బయట ఫుడ్డు అట్లా ఇట్లా చేస్తారు అని చెప్పి అవాయిడ్ చేసుకుంటాం ఇంట్లోనే చిన్నగా చేసేసుకుంటాం కారంపొడి వేసి ధన్య పౌడర్ వేసి నార్మల్గా చేసేసుకుంటాం అదే ఇంకొంచెం టేస్ట్ బయట హోటల్లో టేస్ట్లా రావాలని అంటే వెనిగర్ చిల్లీ సాసు టేస్టింగ్ సాల్టు కొత్తిమీర పచ్చిమిర్చి బీమ్స్ క్యారెట్ క్యాప్సికం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటారు దాంట్లో బాగుంటుంది టేస్ట్ మంచిగా వస్తుంది చికెన్ బిర్యాని చేసుకుంటే మంచిగా చికెన్ కడుక్కొని నీట్గా మ్యాగ్నర్ చేసేసుకుని ఫస్ట్ రైస్ల రైస్ మంచిగా కుక్ కావాలంటే ఫస్ట్ అవర్ వన్ అవర్ అన్న కంపల్సరిగా థర్టీ మినిట్స్ అన్నా రైస్ నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే నార్మల్ సన్న బియ్యం అయితే థర్టీ మినిట్స్ కంపల్సరీ నానబెడితే రైస్ మంచిగా అవుతుంది మెత్తగా కాకుండా ఎటు కాకుండా బాగా అయితది సెవెంటీ పర్సెంట్ ఏగినాంక రైస్ని వంపేసినవనుకో మంచిగా అయితది దాంట్లో సాల్ట్ నాకు ఎంత అవసరం ఉంటుంది అంత సాల్టు షాజీరా దాల్చిన చెక్క బుద్వారా ఆకు అవి చిన్న మసాలాలు వేసుకున్నామనుకో రైస్ టేస్ట్గా అవుతుంది దాని మళ్ళీ వాటర్ వంపేశాక బిర్యాని మ్యామినేట్ చేసుకున్న బిర్యానీ తాలింపు పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్ పుదీనా అవన్నీ వేసి తాలింపు వేశాక చేసుకున్న చేసి పెట్టుకున్న చికెన్ దాంట్లో వేయాలి తాలింపులో వేసి కాసేపు కలిపి మూత పెట్టేసి చికెన్ కొంచెం కుక్ అవుతుంది కుక్ అయ్యాక సిక్స్టీ పర్సెంట్ చికెన్ ఉడికిందనుకో చూసుకోవాలి సిక్స్టీ పర్సెంట్ ఉడికిందంటే మసాలాలు మంచి కావాలనుకుంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి మనం మసాలా వేసుకున్న మసాలాలు తీసుకోవాలి వన్ కేజీ రైస్ పెట్టుకున్నాము అనుకో వన్ కేజీ చికెన్ తీసుకున్నామనుకో ఓకే బాగానే ఉంటుంది కాంబినేషన్ వన్ అండ్ ఆఫ్ కేజీ చికెన్ తీసుకుని త్రీ కేజిస్ అట్లా టు కేజి వన్ అండ్ హాఫ్ కేజిస్ అట్లా రైస్ పెట్టుకుందాం అనుకో అంత టేస్టీగా అనిపించదు ఎంత మసాలా వేసినా మనం రైస్ ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టు మసాలాలు తీసుకుంటేనే బాగుంటది టేస్ట్ కొత్తిమీర వేసి చాలా టేస్ట్ గానే ఉంటుంది ఇంతయ్యాక మొత్తం కర్రీ అయింది అంటే చివరిలో కొంచెం కొత్తిమీర చల్లితే టేస్ట్ గానే ఉంటుంది మటన్ మంచిగా టేస్టీగా గ్రేవీగా రావాలనుకుంటే మటన్లో టమోటాలు నార్మల్గా గ్రైండ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కుక్ చేసాం అట్లా కాకుండా నార్మల్గా గ్రైండ్ చేసినామనుకో అన్నం పేస్టులా జ్యూస్లా అవుతుంది అది ఆడ్ చేసినాం గ్రేవీ మంచి వస్తుంది దానికి కొంచెం టమాటో సపోర్ట్కి మంచిగా కొంచెం ఇంకా టేస్టీ రావాలి టేస్టీ రావాలి అనుకుంటే ఇంకా టేస్ట్ రావడం కోసం సాజీరా పౌడర్ ఇలాచి లవంగం దాల్చిన చెక్క యాలకులు అన్ని ఒక మిక్సీ జార్లో ఏసుకొని పేస్ట్ చేసుకొని పేస్ట్ యాడ్ చేసినామనుకో అది కొంచెం టేస్ట్కి వస్తుంది దాంట్లో కాజు బాదం చుర దానిలో కొంచెం వ్యాన్ చేసి అందల యాడ్ చేసినాం అనుకో ఇంకా టేస్ట్ బాగొస్తది గ్రేవీ చిక్కగా వస్తుంది మంచిగా అనుకో పీసెస్కి మంచిగా టేస్ట్ అనిపిస్తది సాల్ట్కు తగినంత కంపల్సరీ వేసుకోవాలి సాల్ట్ వల్ల అసలైన టేస్టీ సాల్ట్ తక్కువైతే ఎక్కువైనా తినలేం తక్కువైనా తినలేం చూసుకుని మంచిగా వేసుకుంటే కూరలని బాగుంటాయి చారు చేద్దాం అనుకుంటే నార్మల్గా పప్పు ఆనియన్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని నార్మల్గా చింతపండు వేసి చారు చేస్తే అది ఒక లాగ అవుతుంది మంచిగా అందల చర్లకి మసాలా ధనియా పౌడర్ కాని ఏమంటారు దోసకాయ లాంటిది క్యారెట్ లాంటివి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి చేస్తే చారు టేస్ట్ బాగా అవుతుంది పదార్థాలు ఎవరెస్టు గరం మసాలా గరం మసాలా చిల్లీ సాసు చికెన్ మంచిగా ఎక్కువ టేస్టీగా కావాలంటే చిల్లీ సాస్ వెనిగర్ వేసి చాల్లము అట్లా నీట్గా కడిగేస్తారు కడిగేసి దానికి ఏమంటారు స్మెల్ అనేది అసలు ఉండదు బాగుంటుంది స్మెల్ రాకుండా ఏమి రాకుండా నీట్గా అయిపోతుంది కుక్ చేసిన బాగానే ఉంటుంది